ఇక్కడ భారతదేశంలో పారిశ్రామికవేత్తలు ఆ యుగాన్ని అనుభవిస్తుంది అనడానికి కొన్ని ఉదాహరణ అనేటి అటువంటివి ఏమీ లేవు ఎందువలన అంటే ఇక్కడ పూర్వం భారతదేశాన్ని కొంత మంది రాజులు పరిపాలించేవారు అప్పుడు ఎలా ఉందో ఇప్పటికీ కొంచెం అభివృద్ధి చెందింది ఎందుకనగా అంటే ఇక్కడ వచ్చేటి అటువంటి పార్టీల ఆధారంగా బట్టి భారతదేశం కొన్ని ఈ వికసిత యుగాన్ని అనుభవిస్తుంది ఇక్కడ వ్యాపారాలు భారతదేశంలో పెట్టుబడులు అనేవి నిరంతరం కొనసాగుతున్నటువంటి ప్రయాణంగా మనం చెప్పుకోవచ్చు అంటే ఇక్కడ భారతదేశానికి భారతదేశంలో వ్యాపారాలు చేసుకోవడానికి ఎంతోమంది కంపెనీలు ముందుకు వచ్చి ఇక్కడ వ్యాపారాలను పెట్టి ప్రభుత్వాన్ని ముందుకు సాగనంపడానికి సహాయపడుతుందని మనం చెప్పుకోవచ్చు